బైకింగ్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంచి బహుమతులను అందజేయాలి అంతేకాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే సరైనటువంటి బైకులు ఉండాలి అదేవిధంగా బైక్ నడిపేటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్షణ ఉండాలి బైక్ రేసింగ్ ఈవెంట్ జరగటానికి సరైనటువంటి ప్రదేశాన్ని కూడా ఎంచుకోవాలి అక్కడ అనుకోనటువంటి ప్రమాదం ఏదన్నా జరిగితే వెంటనే వైద్యశిబిరాలు ప్రథమ చికిత్స చేసేటువంటి విధంగా అందుబాటులో ఉండాలి ఈ విధమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గానీ భారత ప్రభుత్వం గానీ తీసుకోవాలి